హలో ఎవరండీ మీరు

అదే అదే అదే మాకు రూమ్ కావాలండి ఒక శనివారం ఆదివారం రూమ్కావాలి ఎంతవుందండి డబుల్ బే అది సింగిల్ రూమ్ ఎంత డబుల్ రూమ్ ఎంతండీ ఫిఫ్టీన్ హండ్రెడా బానే ఉంటాయండి మెంటెనెన్స్ బానే ఉంటదా క్లీనింగ్గానీ అయిగానీ పర్పస్గాని బాత్రూమ్లు గానీ అన్నీ

అయ్యి రూము రూమ్ బాయ్గానీ అయ్గానీ బానే ఉంటదా సర్వీసింగ్ సర్వీసింగా రూమ్ బాయ్ కానీ అయినా కానీ ఉంటుందా అదే కావాలని బుక్ చేద్దామని అందుకంటున్నాను ఒక రెండు రోజులు కాల్స్ వస్తాయి రెండు రోజులు కాల్స్ వస్తాయి శనివారం ఆదివారం సరే ఇప్పుడు డబ్బులు పేమెంట్ చేయమంటారా తరువాత చేయమంటారా లేకపోతే వచ్చిన తరువాత సరే తరువాత చేస్తాలే నేను చూసుకొని టైం చూసుకొని నేను చేస్తాను మీకు గూగుల్ పే కానీ ఏమైనా చేస్తాను తరువాత చేస్తానండి ఓకే అండి మీకు